రింగు రింగ్స్ ఏమో అన్నీ బాగా చీప్ చీప్ ధరకు వస్తున్నాయి మళ్ళీ దట్ టూ అది ఫిఫ్టీన్ హండ్రెడ్ రింగ్స్ రెండు కాంబో బట్ నాకు ఆఫర్లో థౌసండ్ రూపీస్కు వచ్చింది మంచి మంచి తక్కువ రేటుకువచ్చినట్టు నాకు అనిపించింది క్వాలిటీ అది కూడా బాగుంది గోల్డ్ కోటింగ్ రింగు అండ్ సిల్వర్ రింగ్స్ అయితే నాకు రెండు నచ్చి రెండు నచ్చినాయి ఒకటి ఏమో డివోషనల్గా మహాలక్ష్మి రింగ్ ఆర్డర్ చేసిన ఇంకొకటి ఫ్యాన్సీ టైప్లో సిల్వర్ రింగ్ ఆర్డర్ చేసిన రెండు క్వాలిటీ మంచిగా ఉన్నాయి కొంచెం కూడా స్క్రాచెస్ లేదు నేను ఏ సైజ్ నా ఫింగర్ ఏ సైజ్ ఉంటుందో ఆ సైజు నేను ఆర్డర్ ఇచ్చిన వాళ్ళు నా నా సైజ్కు త తగ్గట్టు మరి రింగు పంపించారు వాళ్ళు చూసినట్టు నా రింగ్ సేమ్ మనం చేయించుకుంటే ఎలా ఉంటుందో రింగ్స్ ఆ విధంగా నాకు ఉన్నాయి నేను ఈ ఈ ప్రాడక్ట్తో చాలా హ్యాపీగా ఉన్నాను